ప్రస్తుతం మానసిక ఒత్తిడి సమస్యలు లేని జీవితం లేదు అంటే అతిశయోక్తి కాదు పని ఒత్తిడితో పాటు ఆర్థికపరమైన సమస్యలు తలెత్తి ఇతర సమస్యల కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి అందుకే దైైనందిన జీవితంలో ప్రతీరోజూ కనీసం ఓ అరగంట అయినా యోగా చేయాలి అనుకుంటున్నారు నిపుణులు యోగాతో కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని చెప్తున్నారు